ట్రావెల్ ఏజెంట్ ట్రావెల్ ఏజెంటా అండి మేము చిత్తూరు నుంచి ఫోన్ చేస్తున్నాము మేము విజయనగరం పైడితల్లి అమ్మవారి టెంపుల్ చూడడానికి వస్తన్నాం అండి అది మీరు కొంచెం నలుగురు అండి లేదండి సోమవారం వస్తున్నాము మంగళవారం అయితే టెంపుల్కు వెళ్ళడానికి మంచిది కాదండి అమ్మవారి టెంపుల్ కదా అందుకని అండి మేము సోమవారం రావాలి అనుకుంటున్నాం అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఇచ్చే మరి అలాగే అండి మేమ అక్కడికి టెంపుల్కు వెళ్ళడానికి ఒక కారు కూడా బుక్ చేయండి ఓకేనా హోటల్ దగ్గర ఫుడ్డు ఉందంటారా ఓకే అండి ఓకే అండి ఓకే అండి సార్ అయితే మాకు గర్బగుళ్ళోకి అలౌ చేస్తారా దగ్గరకి గర్బగుళ్ళోకి దగ్గరకి అలౌ చేస్తారా అమ్మవారి దగ్గరకి లేకపోతే దూరం నుంచేనా ఓకే అండి పర్లేదండి ఎ అమౌంట్కి ఏమి ఇదిలేదు కానీ మాకు దగ్గర ఉండి అర్చన చేయిస్తే చాలు సరే అండి థ్యాంక్ యూ అండి